అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ అవును సార్ అంటే పర్ హెడ్ టూ థౌజండ్ అని చెప్పాడు సార్ మెమొచ్చేదే త్రీ మెంబర్స్ అండ్ నెక్స్ట్ అక్కడంతా వెకేషన్ అయిపోయాక రిటర్న్ వచ్చేసినప్పుడు సార్ మా వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు సార్ అక్కడినుంచి ఇటు రిటర్న్ రావడానికి వాళ్ళుకి మాత్రమే ట్రావెల్ తీసుకోమని చెప్పాము సో వాళ్ళకి కూడా థౌజండ్ కాదా థౌసండ్ అని అడిగారు సో ట్రావెలింగ్ ఒకటే కదా అని చెప్పి అడిగాము సార్ మేము లేదు సార్ నో సార్ నో సార్ అంటే మాతో ట్రా ఆ అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ టూ డేస్ అయితే ఉంటాము సార్ వన్ డే మార్నింగ్ చూసి సెకండ్ డే అక్కడ క్లైమేట్ బాగుంటుంది మార్నింగ్ ఫోర్కే వెళ్ళాలి అని చెప్పి ఏదో ప్లేస్ చెప్పారు సార్ సో మీరు ఆ ప్లేస్ ఏంటో చూసి నాకు అసలు మనము అరకులో ఎక్కడెక్కడ తిరుగుతున్నామన్న షెడ్యూల్ కూడా మాకు తెస్తే మేము కొంచం చూస్తాము సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ టోటల్గా టూ డేస్ ఉందామనుకుంటున్నాము సార్ వ ఈ థర్టీన వచ్చి వస్తాము సార్ ఈ థర్టీన థర్టీ వన్ నుండి ఫస్ట్కైతే మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాము సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్